నేను ఆఫీస్లో ఉన్నప్పుడు నెట్ వైఫైని వాడతాను అదే ఆఫీస్ కాకుండా బయట ఉన్నా లేకపోతే ఇంట్లో ఉన్న ప్రతిసారి కూడా మొబైల్ నెట్వర్క్నే ఎక్కువ వాడుతాను వైఫై అనేది దాదాపు రోజుకి టెన్ జిబి వరకు నేను ఉపయోగిస్తాను అదే మొబైల్ డేటా వచ్చేసరికి నా లిమిట్ టూ జిబి ఫర్ డే ఉంటుంది నేను ట్రావెల్ చేసే ప్రతిసారి కాని లేదంటే ఎక్కడన్నా బయటికి వచ్చిన ప్రతిసారి కూడా నాకు నెట్వర్క్ సమస్యలు కచ్చితంగా వస్తా ఉన్నాయి మొబైల్ డేటాకి సంబంధించి అదే వైఫై వాడిన ప్రతిసారీ కూడా నెట్వర్క్ సమస్యలు నాకు ఎప్పుడు రాలేదు ఎందుకంటే వైఫై అనేది కచ్చితంగా కంటిన్యూగా సప్లై అవుతుంది కాబట్టి నెట్వర్క్ సమస్యలు రాలేదు నాకు ల్యాన్ నుంచి వస్తుంది కాబట్టి రాలేదు ఎప్పుడన్నా కరెంటు పోయినప్పుడు మాత్రం కచ్చితంగా నాకు వైఫై ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అదర్వైస్ నాకు ఆ ప్రాబ్లం అయితే లేదు నాకు ఇంట్లో వచ్చిన ప్రతిసారి కూడా నాకు నెట్వర్క్ సమస్య కచ్చితంగా వస్తుంది ఎందుకంటే రిస్ట్రిక్టెడ్గా వాల్స్ ఉండటం వల్ల నాలుగు గోడల మధ్యలో ఉండటం వల్ల నాకు కనెక్షన్స్ కరెక్ట్గా ఉండకపోవడం వల్ల నెట్వర్క్ సమస్య ఎదుర్కొంటున్నాను నేను అదే ఆఫీస్లో ఉన్నప్పుడు అయితే వైఫై వల్ల నాకు ఆ సమస్య అయితే ఎట్టి పరిస్థితులో ఉండటం లేదు నేను దాదాపు టూ జిబి వరకు కూడా రోజు వాడతాను కాబట్టి ఫస్ట్లో వాడినప్పుడు స్పీడ్ బాగా ఉంటుంది స్లో స్లో వాడేకొద్ధి స్పీడ్ తగ్గిపోతూ ఉంటుంది లిమిట్ రీచ్ అయ్యే కొద్ది నా స్పీడ్ తగ్గిపోతూ ఉంది వైఫైని వాడినప్పుడు మాత్రం స్పీడ్ ప్రాబ్లమ్స్ కాని నెట్వర్క్ ప్రాబ్లమ్స్ కానీ నేను ఎప్పుడు ఫేస్ చేయలేదు అందులో ఎప్పుడు నాకు కన్వినియంట్గానే ఉన్నాను